ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుండి టీవీలో జంతువులను ప్రకృతిని చూసి మైమరచి పోయేవాణ్ణి అప్పటి నుండి నాకు ఫోటోగ్రఫీ ఒక మంచి అభిరుచిగా మారిపోయింది ఫోటోగ్రఫీలో ప్రేరణ ఏంటి అంటే దాన్ని వ్యక్తం చేయడంలో అనేక కారణాలు ఉంటాయి మరియు ఇవి వారి ఫోటోగ్రాఫర్ల నుంచి తిండిలో వారికి వారు వేరే అక్కి ఇక్కడ అందించే కొన్ని సాధారణ కారణాలు ప్రతిదిన జీవితంలో సౌందర్యం ఫోటోగ్రాఫర్లు సాధారణ మరియు రోజుల వారే ప్రదర్శించే దృశ్యాల సౌందర్యములు ప్రేరణ కనుగొన్నారు వారు సామాన్యంగా

వాటిలో అసాధారణంగా కనిపించే కొంత వ్యాసం వారి దృష్టిని కలిగి ఉంది ప్రకృతి మరియు భూమి ప్రకృతి ప్రపంచం అనేక ఫోటోగ్రాఫర్లకు ప్రేరణ స్తోత్రం భూమి యొక్క అందాన్ని కాంతి అంచుల ప్రదర్శన మరియు జంతువుల కంప్యూటర్ల ఆకర్షిస్తుంది మరియు ఆ క్షణాలను లెన్స్ ద్వారా ఎదుర్కొంటారు భావాలు మరియు మానవ కథలు ఫోటోగ్రాఫర్లు వ్యక్తుల భావాలు మరియు కథలను ప్రతిఫలించేందుకు ఆకర్షించబడతారు అది కేవలం యూటాగా వాటిని మీద తీసుకోవడానికి వ్యక్తిగత వేషణ లేదా ఫోటో జర్నలిజం ద్వారా ఉన్నాయి మానసిక భావాలు మరియు అనుభవాలు చాలా శక్తివంతమైనవి మరియు ప్రభావిక ప్రభావకార్య అందివ్వడం వారికి ప్రేరణ అవసరం